సార్ ఇది మొబైలు షాపా సార్ ఏమేమి మొబైల్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్ మీ షాప్లో అచ్చ సార్ నాకు వన్ప్లస్ నార్డ్ ఫైవ్ జీ ప్లస్ ఫోన్ అవైలబుల్లో ఉందా సార్ అవునా సార్ కెమెరా బ్యాక్ ఎంత ఉంటుంది సార్ ఫ్రంట్ సార్ బాగుంటుందా సార్ అంటే కొంచెం అది మీకు తెలిసి ఉంటుంది కదా అని అడుగుతున్నాను స్టోరేజ్ ఎంత ఉంటుంది సార్ అచ్చా ఓకే బాగుంటుందా సార్ ఫీచర్స్ అన్నీ అలమో స్క్రీన్ మామూలు స్క్రీనా స్క్రీను అలమో స్క్రీన్ ఉందా మామూలు స్క్రీన్ ఉందా సార్ ఓకే ఓకే

బ్యాటరీ ఎంత ఉంది సార్ బ్యాటరీ ఫోన్ అచ్చా ఓకే యాక్చువలి మేము ఈ ఫోన్ తీసుకుందాం అనుకున్నాం సార్ ఇంకా ఏమన్న మంచి దీనికన్నా మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్స్ ఏమన్న ఉన్నాయా సార్ మీ దగ్గర అంటే మీకు తెలిసి ఉంటుంది కదా అచ్చా ఐఫోన్ అంటే మరి కాస్ట్లీ అవుతుంది ఏమో సార్ అంటే కొంచెం ఇందులో అచ్చా క్ల్యా ష్ లో డిస్కౌంట్ ఉంటుందా సార్ అంటే ఇప్పుడు ఫోల్డబుల్ కూడా ఉందా సార్ ఫోన్ ఫోల్డబుల్ ఫోన్ అచ్చా ఓకే డన్ సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ నేను మీ షాప్ విజిట్ చేస్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ